మా ప్రాంతంలో రవాణా విధానాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే మాది ఇప్పుడు వచ్చి జిల్లా అయ్యింది కాబట్టి మేము ఇంతక ముందు అయితే మాకు హైదరాబాద్కి ఒక ట్రైనే ఉండేది కాకపోతే ఇప్పుడు అన్నీ ట్రైన్లు కానీ బస్సులు కానీ ఎనీ టైం ఉంటున్నాయి అది చాలా సౌకర్యంగా కూడా ఉంటున్నాయి బస్సులు రైళ్ళు ఇప్పుడు ఫ్లైట్ అయితే మాత్రం మేము గన్నవరం వెళ్ళి కానీ హైదరాబాదు వెళ్ళి కానీ ఎక్కా ఎక్కాలి నాణ్యత కూడా ఇప్పుడు ఇంతక ముందు లాగ లేదు ఇప్పుడు అన్నీ కొత్త బస్సులు వచ్చేసాయి చాలా నీట్గా పెడుతున్నారు రైల్వే స్టేషన్స్ అవన్నీ కూడా మాకు దగ్గరలో ఉండేలాగా ఆటోలు కావచ్చు ఇప్పుడు కార్లు కూడా మాకు రవాణా అనేది జరుగుతున్నాయి అది అలాగే అది కాకుండా ప్రతి ఒక్కరికి బైక్లు అన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి రవాణాకి ఎలాంటి ఇబ్బంది లేదు వేరే రాష్ట్రం నుంచి కావచ్చు వేరే దేశం నుంచి కావచ్చు వేరే ఊరు నుంచి ఎలా వెళ్ళాలన్నా బస్సులు ఆటోలు విమానాలు రైళ్ళు ఇవన్నీ కూడా చాలా సౌకర్యవంతంగా నాణ్యతగా టికెట్ ధర కూడా చాలా తక్కువగా ఉండటం ఉంది